ఏమి మెలుకువలు తయారు చేసే మొక్కల నుండి పిలుస్తుంది అని వేదనీయంగా మెలుకువలు చేసే దశ లేదు ఇది అద్భుత ప్రక్రియకు నమోదు ఇవ్వనుంది సమాచారాన్ని నేరుగా అందించడం మరియు ప్రయోజనాన్ని నేరుగా ఉంచటం ఉపయోగకరం అది సమాచారాన్ని ఆపటం విశ్లేషించడం కన్వర్ట్ చేయటం లింకు చేయటం మరియు మరిన్ని ప్రయోజనాలను ఉపయోగించడంలో ఉపయోగపడుతుంది మెలకువలు ప్రొద్దున్నుంచి మొక్కను గరిక చేయడం ద్వారా తయారు చేస్తారు అది కంపోస్టు లో ఉండే మొక్కను విరిగిస్తుంది అలాగే మొక్కల నుంచి మరిన్ని మొక్కలు తయారు చేయడానికి ఉంచండి అంతే నమోదు చేయండి సూపర్వైజ్ చేయండి మరియు కుందండి ఇంతటి మెళుకువలు ప్రయోజకరంగా ఉంటాయి మొక్కలను రెడ్యూ చేయడానికి ముందుగా గరిక చేసినట్లయితే ఉంటాయి